డెబ్బై ఆరు వేల ఒక వంద తొంభై ఆరు వేల ఏడు వందలు మూడు లక్షల మూడు వందలు ఏడు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందలు ఎనిమిది లక్షల ఏడు వందలు